నాకు నచ్చిన గ్రహం అంగారక గ్రహం సౌరమండలంలోని నాలుగవ గ్రహం ఎర్రగా కనిపించడం వలన అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు ఇది భూమికి చాలా దగ్గరగా ఉంది అందువల్ల అంతరిక్ష పరిశోధనలకు ఒక ఆసక్తికరమైన లక్ష్యంగా ఉంది అంగారక గ్రహం గురించి మరెన్నో విషయాలు సూర్యుడికి దూరం సూర్యుడి నుండి సుమారు పద్నాలుగు కోట్ల పది లక్షల మైళ్లు దూరం ఉంది భూమికి దూరం భూమికి యాభై అదు మిలియన్ల నుండి నాలుగు వందల మిలియన్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది సూర్యుడు చుట్టు తిరగడానికి సమయం సూర్యుడు చుట్టూ తిరగడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది తన చుట్టు తాను తిరగటానికి పద్నాలుగు గంటల ముప్పై నిమిషాలు సమయం పడుతుంది